స్విమ్మర్స్ ఇయర్ అనగా ఏమిటి కన్ను చుట్టూ లేదా చెవి చెవిలోపల నీరు గట్టిగా పడటం వల్ల బ్యాక్టీరియా లేదా ఫంగస్ సక్రమణ ఏర్పడుతుంది ఇది ఓటిటిస్ ఎక్స్టర్నా అనే చెవి సమస్య దీని లక్షణాలు చెవి నొప్పి కొంచెం శబ్దాలు తగ్గిపోవడం చెవి లోపల నుండి ముదురు ద్రవం రావు కారడం మానుపు మార్గాలు ఈత త తరువాత చెవిలో బాగా తుడుచుకోవాలి మైల్డ్ అసిడిక్ ఈ ఇయర్ డ్రాప్స్ వాడవచ్చు ఈతకు పోయే ముందు చెవిలో వాటర్ వాటర్ వాటర్ ప్రూఫ్ ఫ్లగ్స్ పెట్టుకోవడం మంచిది